నేను రెండు నెలల క్రితం ఒక ఛార్జర్ని తీసుకున్నాను ఆ ఛార్జరు తీసుకున్నప్పటి నుండి ఛార్జింగ్ అనేది బాగానే ఎక్కుతుంది ఫోన్కి కాకపోతే ఈ మధ్యకాలం నుండి ఛార్జర్ నుండి ఛార్జింగ్ ఎక్కుతున్నటువంటి ఫోన్ అనేది కొద్దిగా హీట్ ఎక్కడం అనేది జరుగుతుంది ఎందువలన అంటే ఆ చార్జర్ వల్ల ఫోను ఛార్జింగ్ పిన్ దగ్గర ఉన్నటువంటి ఐసి సర్క్యూట్స్ అనేవి పాడయ్యాయి నేను ఆ ఛార్జర్ని తీసుకు అదే ఛార్జర్ని ఫోన్ని తీసుకువెళ్ళి మొబైల్ షాప్లో చూపిస్తే మొబైల్ షాప్లో రిపేర్ చేసేటటువంటి అతను ఇలా చెప్పాడు ఛార్జర్ అనేది మీరు మూడు నెలల క్రితం లేదా రెండు నెలల క్రితం తీసుకున్న దాని కంపెనీ బ్రాండ్ నుంచి తీసుకోవాలి ఛార్జర్ మీరు బయట తీసుకోవడం వల్ల ఫోన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఆ సర్క్యూట్ ఐసి సర్క్యూట్ అనేది మీ ఫోన్లో డ్యామేజ్ అయింది దాన్ని మార్చుకోవాలి అని చెప్పాడు అంటే నేను తీసుకున్నటువంటి ఛార్జర్ మొదటగా బాగా పనిచేసిన ఈ ఈ మధ్య నుండి అది సరిగ్గా ఎక్కకపోవడం మొబైల్లో ఐసి సర్క్యూట్ అనేది పాడవడం జరిగింది అందువల్ల నేను కంపెనీ ఛార్జర్ని తీసుకోవాలి అని మొబైల్ అతను చెప్పాడు ఈ ఛార్జర్లు అనేవి ఎక్కువగా మనం బయట తీసుకోవడం వల్ల ఫోన్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఛార్జర్ మనం తీసుకునే ముందే అది ఎటువంటిది కంపెనీదా కాదా లేదు బాగా ఎక్కుతుందా ఛార్జింగ్ అని అక్కడే ఒక అరగంట చెక్ చేసుకుని ఛార్జర్ని కంపెనీ తీసుకుని చూసుకోవాలి ఎందువలన అంటే ఛార్జర్ కొన్ని నేను తీసుకున్నటువంటి ఛార్జర్ కూడా అక్కడ వైర్ అనేది పెడుతున్నప్పుడు బాగానే ఉండేది ఈ మధ్యకాలం నుండి ఏమవుతుందంటే ఛార్జర్ అనేది చార్జింగ్ ఎక్కుతున్నప్పటికీ ఒక్కొక్కసారి ఛార్జింగ్ పిన్ కూడా లూస్ అవ్వడం ఆ పిన్ అనేది పిన్ దగ్గర ఉన్నటువంటి ఆ వైర్ అనేది ఒక్కొక్కసారి బెండ్ చేసినప్పుడు అది బ్రేక్ అవ్వడం ఇలా జరుగుతున్నాయి అందువల్ల ఏమిటంటే మనం తీసుకున్నప్పుడే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి చార్జర్ తీసుకున్నప్పుడు చార్జర్ అనేది కొద్దిగా కంపెనీది తీసుకోవడం లేదు మంచిగా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కేటటువంటి ఛార్జింగ్ ఎడాప్టర్ ఇలా తీసుకుంటే మన ఫోన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది నేను పడ్డాను ఈ చార్జర్ నేను తీసుకున్నటువంటి చార్జర్ వల్ల ఈ మొబైల్ ఫోన్ అనేది నాకు డ్యామేజ్ అయింది అందువల్ల నేను ఐదు వందల రూపాయలు బయట ఇచ్చి దాన్ని బాగు చేయించుకున్నాను ఐసి సర్క్యూట్ని కాబట్టి తీసుకునే ముందే మనం ఛార్జర్ని చాలా మంచిది తీసుకోవడం మంచిది అందుచేత తీసుకునేటప్పుడే ఛార్జర్ అనేది కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే మనకి బాగుంటుంది